చెప్పండి చెప్పండి అవును

చెప్తామండి చూసి చెప్తాను దాంట్లో ఏమంటే డోలో సిక్స్ ఫిఫ్టీ సెట్రిజిన్ అట్లాంటివి ఉన్నాయి మీరు జ్వరానికి ట్రై అవి వేసుకోండి డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది జ్వరానికి సెట్రిజిన్ అవి జలుబుకి మీకు ఇంకేమైనా స్కిన్ అలెర్జీ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా దీంట్లో లిస్ట్లో రాసిచ్చారు స్కిన్ అలర్జీకి ఆయింట్మెంట్ కూడా మీరు దాన్ని కూడా యూస్ చేయండి నైట్ టైంలో క్రీమ్ రాసుకుని పడుకుంటే సరిపోతుంది మీకు ఇంకా షుగరు అట్లాంటివి ఉన్నాయా అండి రా దీంట్లో రాసారు షుగర్ గురించి కూడా రాసారు డాక్టర్ దానికి కూడా ట్యాబ్లెట్స్ అవన్నీ రాసారు అవి కూడా యూస్ చేయండి మీరు యూస్ చేసిన తర్వాత మీకు ఒకవేళ తగ్గకపోతే మళ్ళీ డాక్టర్ దగ్గరకి వెళ్ళి చూపించుకోండి ఇవి డోలో సిక్స్ ఫిఫ్టీ అనేది తిన్న తర్వాత వేసుకోండి ఇ మిగిలిన టాబ్లెట్స్ ఉన్నవి మూడు పూట్ల వేసుకోండి ఆ ఒకవేళ మీకు అంత ఎక్కువగా ఉంటే మీరు డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి ఓకే